తెలుగు రాష్టల్లో వివాహాలు ఆడంబరంగా ఆనందంగా సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి వివాహ వేడుకలు రెండు మూడు రోజుల పాటు కొనసాగుతాయి ఈ వేడుకల్లో ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు వేడుకలు విందు భోజనాలు ఉంటాయి ముందుగా తెలుగు వివాహాల్లో ప్రధానమైన ఆచారాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా పెళ్లి చూపులు జరుగుతాయి ఇది వివాహనికి మొట్టమొదటి కార్యక్రమం వధువరులు ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ఈ కార్యక్రమం చేస్తారు తర్వాతే నిశ్చితార్థం చేస్తారు వధువరులు ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా అంగీకరిస్తూ బంధుమితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకుంటారు తర్వాత పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని చేయడం ఈ ఈ ఈ క్రమంలో పెళ్ళికి ముందు బవ వధువరులను ప్రత్యేకంగా అలంకరిస్తారు దీనిని పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని చేయడం అంటారు తర్వాత కాశీయాత్ర వరుడు కాశీయాత్రకు బయలుదేరినట్టి నటించడం బధువు తండ్రి అతన్ని ఆపి తన కుమార్తను ఇచ్చి వివాహం చేసుకోవాలని ఆహ్వానించడం ఇది ఆచారంలోని ప్రధాన అంశం తర్వాత కన్యాదానం కన్యాదానంలో వధవు యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వధవుడు వధువుకి వధువు తండ్రి తన కుమార్తెను వరుడికి దానం చేయడం ఇది అత్యంత పవిత్రమైన ఆచారంగా భావిస్తారు జీలకర్ర బెల్లం వధువరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకొని అనుభవాన్ని సందర్భాన్ని సూచిస్తారు మాంగల్యధారణ వరుడు వధువు మెడలో మూడు ముళ్లు వేస్తూ ఇది వారి వివాహ బంధాన్ని ప్రతీక